హలో నా పేరు వెన్నెల అండీ నేను మీ సైటులో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసి ఉన్నాను ఇంతకు ముందు ఇంతకు ముందు ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసి ఉన్నాను ఫస్ట్ ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి మొబైల్ అన్నమాట అది బాగుంది అండీ దానికి ఎంత పాజిటివ్ రివ్యూ ఇచ్చాను అంటే ఈ సెకండ్ ప్రోడక్ట్ నాకు చాలా డిసప్పోయింట్ ఇచ్చింది చాలా అంటే చాలా అండీ నేను ఈ సారి బుక్ చేసింది వచ్చేసి నాకు ఇష్టమైన ఒక ట్రావల్ బ్యాగ్ డఫెల్ బ్యాగ్ లాగా ఒకటి ఆర్డర్ చేశాను అన్నమాట నిన్నే డెలివరీ వచ్చింది ఈ రోజు ఓపెన్ చేసి చూసాను నిన్న నాకు కొంచం చాలా వర్క్ చాలా పనులు ఉన్నాయి ఇంట్లో నిన్న వీకెండ్ కాబట్టి నాకు పనులు చాలా ఉన్నాయి ఈ రోజే పార్సెల్ ఓపెన్ చేశాను ఇప్పుడే ఓపెన్ చేసి చూసాను నేను అయితే చాలా డిసప్పోయింట్ అయ్యాను నేను ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ కలర్ ఒకటి వచ్చిన కలర్ ఒకటి నేను బేబీ పింక్ ఆర్డర్ పెట్టాను నాకు బ్రౌన్ కలర్ సెండ్ చేసి ఉన్నారు అండీ ఇది చాలా వరకు నేను ఫస్ట్ ఓకే కలర్ కూడా ఓకే క్వాలిటీ బాగుంటుంది ఏమో యూజ్ చేసుకుందాంలే అని చెప్పి చూసాను జిప్స్ అన్నీ చాలా లూజుగా ఉన్నాయి తర్వాత వచ్చేసి ప్రోడక్ట్ క్వాలిటీ మెటీరియల్ మెటీరియల్ అస్సలు బాగలేదు రివ్యూస్ నేను రివ్యూస్ చూసే తీసుకున్నాను చాలా మంది రివ్యూస్ బాగా ఇచ్చారు ఇది ఇది ఆల్రెడీ ఎవరో వాడిన ప్రోడక్ట్ లాగా ఉంది ఫోర్ జిప్పర్స్ ఉంటాయి దీనికి టూ జిప్ ఆల్రెడీ పోయింది కలర్ నేను పింక్ కలర్ బాగా ఆశపడి పింక్ కలర్ తీసుకుంటే మీరు నాకు బ్రౌన్ కలర్ సెండ్ చేసి ఉన్నారు సరే కలర్ పోనీ క్వాలిటీ బాగుంటుంది ఏమో ప్రోడక్ట్ బాగుంటుంది వాడవచ్చు రివ్యూస్ బాగా ఇచ్చారు కస్టమర్స్ అందరు అని తీసుకుంటే ఇది ఆల్రెడీ ఎవరో యూజ్ చేసిన ప్రోడక్ట్ లాగా ఉందండీ నేను చాలా వరకు కా చాలా డిసప్పోయింట్ అయ్యాను మనీ కూడా పర్లేదు అండీ మనీ నాకు సెకండరీ ఇష్యూ క్వాలిటీ కస్టమర్ ఇప్పుడు చాలా ఎక్సపెక్టషన్తో బుక్ చేస్తారు మీరు ఇలాంటి ప్రోడక్ట్ సెండ్ చేస్తే వాళ్ళు ఎంత కష్టపడుతారు ఎంత ఫీల్ అవుతారు అని కొంచం ఆలోచించండి ప్లీజ్ ఈ ప్రోడక్ట్ని రిటర్న్ పెడుదాం అని నిన్నటి నుంచి మీ కస్టమర్ కేర్కి రీచ్ అవుతున్నాను మార్నింగ్ నుంచి రీచ్ అవుతున్నాను కస్టమర్ కేర్కి నిన్నే మా హస్బెండ్ చూసారు ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేసి బాగలేదు అని చెప్తుంటే సరే నేను చూడలేదు వర్క్ టెన్షన్లో ఉండి నేను చూడలేదు మార్నింగ్ చూసాను నేను కస్టమర్ కేర్కి ట్రై చేస్తున్నాను ఆయనా నిన్నటి నుండి ట్రై చేస్తున్నారు కస్టమర్ కేర్కి ఎవ్వరూ అసలు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు కాల్ చేస్తే మా మేనేజర్కి కనెక్ట్ కనెక్ట్ చేస్తాం మాట్లాడండి అని చెప్పారే కానీ కాల్ వెయిటింగ్లో ఉండీ ఉండీ ఉండీ టెన్ మినిట్స్ తరువాత ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది నేను రీచ్ అవ్వాలి అంటే రీచ్ అవ్వట్లేదు రిటర్న్ పెడుదాం అంటే రీచ్ అవ్వట్లేదు సరే కనీసం రీప్లేస్మెంట్ అన్న చేసి ఇవ్వండి అని అడుగుదాం అనే కాల్ చేశాను మీకు ఈ ప్రోడక్ట్ దయచేసి తీసుకోని నాకు నేను నేను ఆర్డర్ పెట్టిన కలర్ మంచి క్వాలిటీతో ఫస్ట్ యూజ్ చేసిన ప్రోడక్ట్ కాకుండా న్యూగా ఉండే కొత్త ప్రోడక్ట్ పంపించండి ఇది ఆల్రెడీ ఎవరో యూజ్ చేసిన ప్రోడక్ట్ లాగే ఉందండీ నేను కావాలంటే పిక్స్ కూడా తీసి మీ కస్టమర్ కేర్ వాళ్ళకి సెండ్ చేస్తాను చూడండి దయచేసి మీ మేనేజర్కి కనెక్ట్ చేయండి నేను కొంచం మాట్లాడాలి ఇది కనీసం నేను థౌజండ్ రూపీస్ ఇచ్చి కొన్నాను అండీ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వర్త్ కానే కాదండీ ఇది కనీసం అయిదు వందలు కూడా ఉండదు ఈ బ్యాగ్ ఆల్రెడీ యూజ్ చేసిన ప్రోడక్ట్ ఎలా సెండ్ చేస్తున్నారు నాకు అర్ధం కావట్లేదు దయచేసి మీ మేనేజర్కి కొంచం ఇన్ఫర్మ్ చేసి నాకు కాల్ చేయమని చెప్పండి నాకు రీప్లేస్మెంట్ కావాలి అండి ఖచ్చితంగా ఇది నా డఫెల్ బ్యాగ్ లైక్ ఇది నా కొంచం వన్ డే టూ డే ట్రావెల్కి యూజ్ చేసుకుందాము అనేసి నేను తీసుకున్నాను నాకు ఈ మధ్య బయట వర్క్ ఎక్కువ ఉంది ఆలా టూ త్రీ డేస్ బయట వెళ్ళాల్సి ఉంది కాబట్టి పెద్ద పెద్ద బాగ్స్ మోసుకు వెళ్ళలేను కాబట్టి ఈ బ్యాగ్ నేను ఆర్డర్ పెట్టాను కంఫర్ట్గా ఉంటుంది అని నా ల్యాప్టాప్ అండ్ అదే రెండు జతలు బట్టలు పెట్టుకోడానికి మొబైల్ ఛార్జర్స్ దీనికి అన్ని పనికి వస్తుందని ఈ బ్యాగ్ చూసి చాలా ఇష్టంగా ఆర్డర్ పెట్టాను అండి కానీ మీ మీరు చాలా నన్ను డిసప్పోయింట్ చేసారు ప్లీజ్ దయచేసి రీప్లేస్మెంట్ తీసుకోని నాకు నేను ఆర్డర్ పెట్టిన సేమ్ బ్యాగ్ సేమ్ కలర్లో నాకు కావాలి అండీ వితౌట్ ఎనీ డ్యామేజ్ కావాలి నాకు దయచేసి దీన్ని మీ మేనేజర్ దాకా తీసుకు వెళ్ళి నాకు ఒక పరిష్కారం చెప్పండి నేను ఇప్పుడు కూడా అస్సలు కోప్పడట్లేదు ఏమి లేదు నాకు రీప్లేస్మెంట్ ఇస్తే మాత్రం చాలు కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి నాకు అర్ధమవుతుంది పొరపాటు జరగకుండా ఏ ఫీల్డ్లో ఉండదు మీరు దీన్ని తీసుకోని నాకు రీప్లేస్మెంట్గా మంచి ప్రోడక్ట్ ఇవ్వండి ఇది తప్పు ఎక్కడ జరిగింది అని చూసి ఇక మీదట ఇలా జరగకుండా చూసుకోండి దయచేసి నా నా ఈ నా రిక్వెస్ట్ రిక్వెస్ట్ని తీసుకోని ఎలాగైనా మీరు ప్రోడక్ట్ని నాకు రీప్లేస్మెంట్ చేసి ఇవ్వండి చాలా చాలా డిసప్పోయింట్ అయ్యాను ఇంకోసారి ఇలా రిపీట్ అవ్వకుండా మాత్రం చూసుకోండి థాంక్యూ